తెలుగు భాష మా సంస్కృతిపై గుర్తింపు చాలా ప్రభావం చూపించింది తెలుగు భాషలో పద సంపద ఆచార్య నిర్వహణం ఇంకా వ్యాకరణం ఇలాగా ప్రభావం చూపించింది అలాగనే తెలుగు భాష వలన పూర్వకాలంలో ఉన్న రాజుల గురించి ఇంకా ఋషుల గురించి తెలిశాయి ఇంకా సాహిత్యం ఇంకా నాపై ఎలా ప్రభావం చూపించిందంటే పెద్దలని ఎలా గౌరవించాలి మన నాగరికత ఎలా ఉండేది మనం ఎలా జీవించాలి ఇలా ప్రభావం చూపింది